హలో అవును అవును చెప్పండి ఐదు కోట్లు ఐదు కోట్లు కాదు తమ్ముడు సారీ అండ్ బ్రదర్ నాలుగు కోట్లకే డైరెక్టు ఎకర్ ఇప్పిస్తాను నీకు వన్ ఎకర్

మీరు ఇక్కడే మన మన ఫ్లైఓవర్ క్రింద

హైవే ప్రక్కన అయితే మన బితంలా ఉంది మీ అడ్రస్ ఎక్కడ కానీ కొంచెం ఇది రిజిస్ట్రేషన్ కూడా మేమే కట్టుకుంటాము సెవెన్ సెవెన్ క్రోర్స్ వరకు అవుతాయి నువ్వు ఒక్కనివే కదా ఒక్కనివే కొంటున్నావు అంటే నీకు ఏం ఉండదు సెవెన్ క్రోర్స్ సెవెన్ క్రోర్స్ దాటుతాయి అబ్బా తక్కువ పడదు ఇవ్వాళ ఏమైనా అనుకోమను ఎందుకంటే నువ్వు దూరం అడిగావు హైవే ప్రక్కన అంటున్నావు కదా రిజిస్ట్రేషన్ దానికి దీనికి ఎక్కువ అవుతుంది

అంటే ఇప్పుడు ఫోర్ క్రోర్సు ల్యాండ్కి త్రీ క్రోర్సు రిజిస్ట్రేషన్కి పోతుంది లేదు లేదు నేను ఎందుకు ఉంచుకుంటాను అన్నా నేను ఉంచుకొని ఏం చేస్తాను ఎవరికోసం ప్రొద్దున ప్రొద్దున అన్న ఇది

రేపే రండి రేపు ఆఫ్టర్నూన్ టువెల్కి అట్లా రండి మీకు ల్యాండ్ చూపిస్తా అయితే ఫోర్కి రండి ఫోర్ థర్టీ ఫైవ్ లేదు లేదు వట్టిదే ప్రత్తి వేయించి ఉండే దాన్ని ఫ్లాట్ చేసాము దానిని

మేమే వేపిస్తాము సెవెన్ క్రోర్స్ ఎయిట్ క్రోర్ కూడా దాటవచ్చు ఎయిట్ క్రోర్ అవుతాయి ఎయిట్ క్రోర్ అయి ఫై అబ్బా తమ్మా అన్న కష్టం అట్లయితే మరీ ఫైవ్

నా కమిషన్ ఫిట్ అవ్వనీ నేను కూడా వాళ్ళ దగ్గర మాట్లాడుకోవాలి కదా మినిమమ్ ఏం లేదన్నా సెవెన్ సెవెన్ సెవెన్ చిల్లర పడుతుంది అన్న రేపు ప్రొద్దున కాదు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ సారీ నేను ఓకే హర్షిత్ ఎక్కడ స్టిల్ లేదు ఓకే థ్యాంక్ యూ